నేను పక్షులను ఎప్పుడూ కూడా పరదా వెనుకనుండి దాక్కుని చూడలేదు కానీ అప్పుడప్పుడు కొత్త రకములైన పక్షులను మా నాన్నగారు చూపించినప్పుడు అవి ఏమైనా చేస్తాయోమో అనుకుని అప్పుడప్పుడు దాక్కుని చూసేదాన్ని అవి ఎలా ఉంటున్నాయి ఏం చేస్తున్నాయి ఏం తింటున్నాయి అని కానీ పరదా వెనకనుండి ఎప్పుడూ చూడలేదు మా నాన్న గారు కొత్త కొత్త రకాలైన పక్షులు కనిపించినప్పుడు అవి వాటి పేరు ఇంకా అవి ఏం చేస్తు ఏం తింటాయి ఎలా ఉంటాయి వాటి జీవన విధానం ఏంటి అని మా నాన్న గారికి తెలిస్తే మా నాన్నగారు చెప్తారు కాబట్టి నేను ఒకవేళ అవి ప్రమాదకరమైనవి అని నాకనిపించినప్పుడు నేను వాటిని దాక్కుని అవి ఏం చేస్తున్నాయి ఎక్కడికి వెళ్తున్నాయి ఎలా తింటున్నాయి ఏం తింటున్నాయి ఇంకా అవి ఎలా వాటి జీవనాన్ని సాగిస్తాయి అని చూస్తూ చూసేదాన్ని ఇంకా నాకు పక్షులను చూసే సంప్రదాయ పద్ధతులతో ఎలా ఎలా అంటే సంప్రదాయ పద్ధతులు నాకు ఏంటో తెలీదు కానీ పక్షులంటే నాకు చాలా ఇష్టం నేను ఎక్కువగా వాతావరణానికీ వాతావరణానికి ఇష్టపడతాను మంచి వాతావరణానికి కాబట్టి చెట్లు పక్షులు ఇలాంటి ఇలాంటివి ఎక్కువగా ఉన్న చోటు నేను ఒక్కదాన్నే ఉండడానికి ఇష్టపడతాను కాబట్టి నేను ఆ చెట్లలో పుట్లలో ఇంకా చెట్లని ఎక్ పక్షులని ఎక్కువగా చూస్తూ ఉంటాను అవి చాలా చక్కగా వాటి స్నేహితురాళ్ళతో వాటి బంధువులతో చాలా చక్కగా మాట్లాడుకుంటూ వాటి యొక్క భాషలో కీచు కీచుమంటూ పలుకులు కానీ ఇంకా చిలకేమో రామ పలుకులు పలుకుతూ చాలా ఆనందంగా బాగుంటుంది ఇంకా పక్షులను చూస్తే నాకు చాలా ఇష్టం వాటి గురించి తెలుసుకోవడం కూడా చాలా ఇష్టం అలాగే అవి వాటికి మాటలు రావు కాబట్టి వాటికి అప్పుడప్పుడు ఫు ఆహార పదార్థాలు కూడా దొరకవు కాబట్టి నాకు అందినంత సహాయం నేను చేస్తాను అంటే వాటికి మా ఇంట్లో దొరికే ఏమైనా ఆహార పదార్థాలు అవి తినే విధంగా ఉంటే గిన్నెలోకి వేసి పెట్టడం కానీ లేదంటే గోడ మీద పెట్టడం కానీ వాటికి ఆకలైనప్పుడు వచ్చి తింటాయి అని నేను నమ్ముతూ ఉంటాను కాబట్టి నేను వాటికి ఆహార పదార్థాలు అలా పెడతాను ఇంకా కానీ పక్షులను మాత్రం నేనెప్పుడూ చాటుగా దాక్కుని చూడలేదు కాకపోతే అప్పుడప్పుడు కొత్త పక్షులను మాత్రం అవి ఏమైనా వాటి వల్ల నాకేమైనా హాని అనిపిస్తుంది అంటే దాక్కుని వాటి యొక్క జీవన విధానాన్ని చూసేదాన్ని